నేను అమెజాన్లో నాకు ఇష్టమైన హెడ్సెట్ని బుక్ చేసుకున్నాను ఇది మొదట నా మిత్రుని దగ్గర చూసి ఇష్టపడ్డాను నా మిత్రుడిని అడుగగా వివరాలు చెప్పాడు ఆ వివరాలు ప్రకారం నేను బుక్ చేసుకున్నాను అయితే నేను మొదటగా బుక్ చేసింది ఒక రంగులో బుక్ చేశాను కానీ అది వచ్చాక అది ఇంకొక రంగులో ఉంది సరేలే పోనీలే రంగుతో పణి ఏముంది అనేది వాడుదామని చూసాను కానీ చూసేసరికి అది డ్యామేజ్తో వచ్చింది అది బాగలేదు నేను నా మిత్రుడు దగ్గర చూసినట్టు అసలు లేదు మళ్ళీ ఆ డెలివరీ అతనికి కాల్ చేసి ఇది కరెక్ట్ లేదు అని చెప్పాను అక్కడ నేను దానిని రిటర్న్ ఇవ్వడానికి డెలివరీ పాయింట్ వద్దకు వెళ్ళాను కానీ వాళ్ళు ఇది మీరు రెండు మూడు రోజుల కింద తీసుకున్నారు డ్యామేజ్ అయింది అని అన్నారు లేదు లేదు నేను ఇప్పుడు తీసుకున్నాను ఇంతకుముందే దాన్ని ఓపెన్ చేశాను అని వివరాలు చూపెట్టాను వాళ్ళను ఎలాగైనా రిటన్ చేయమని నా డబ్బు నాకు వాపస్ చేయమని కోరాను